మీ పేరమ్మా ఆహా ఎక్కడమ్మ మీ అడ్రస్ ఎక్కడ ఓకే ఓకేలే అదే ఎక్కడ పోయిందమ్మా బ్యాగు ఆహాహా జంక్షన్ లో పోయిందా అమ్మా ఓకేనమ్మా ఓకేనమ్మా అదే మీరు స్టేషన్ పక్కనే ఉంది మీరొచ్చి కంప్లైంట్ చేయగలరా ఓకే ఓకే బ్యాగ్ ఏ కలర్ అమ్మా బ్యాగ్ బ్లాక్ కలర్ అదే హ్యాండ్ బ్యాగ్ ఆ టూరిస్ట్ బ్యాగ్ ఆ అమ్మా అవి అయితే పోయినమ్మా ఆహా థింగ్స్ ఓకే నమ్మా క్యాష్ ఏ మాత్రం ఉందమ్మా ఒక ఇరవైలో ఏ మాత్రం ఉంది క్యాషూ థర్టీ థౌసండ్ ఉందమ్మా ఆహా ఎక్కడ ఎక్కడ మిస్ అయింది ఏ షాప్ దగ్గర మిస్ అయి పోయిందమ్మా ఆ మెడికల్ షాప్ దీనిమీదుంటే లాక్కెళ్లిపోడం మీరు చూసారా లేకపోతే మీకు తెలీకండా పోయిందా ఆ సైడ్ న పెడితే పట్టకెళ్లిపోయారమ్మా అక్కడ ఎవరు చూడలేదా మరీ అడగాల్సిందిగా అక్కడ మా సిస్టమ్లు ఆఫ్ చేసున్నాయని చెప్పారా మీకు అదే మీ చుట్టుపక్కల అప్పుడు ఎవరైనా ఉండి ఉన్నారా ఎవరన్నా అక్కడ మీ ప్రక్కన ఆహా అంటే మీతోపాటు కొనడానికి ఎవరో వచ్చుంటారు కదా షాప్ కి ఆహా సరేనమ్మా సరే అమ్మ అదే అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయిలే మీరేమీ టెన్షన్ పడకండి మీరు వచ్చి స్టేషన్ కు వచ్చి ఇలా ఏంటి డీటెయిల్స్ అన్నీచెప్పి అడ్రస్ అన్నీ మీ చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లండమ్మా ఒకే నమ్మా ఉంటానమ్మా